హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ నా బైక్ పోయింది సార్ నిన్న సార్ నిన్న ఈవినింగ్ టైం సార్

అంటే ఈవినింగ్ టైమే సార్ పల్సర్ వన్ ఫిఫ్టీ బైక్ సార్

ట్వంటీ ట్వంటీ సార్

ఏపీ టూ ఫోర్

జీరో ఎయిట్ వన్ ఫైవ్ సార్ ఆ కరక్టే సార్ నా బండి ఎప్పుడు వరకు దొరుకుతది సార్ మాది బోడుపల్లి సార్ ఇంటి దగ్గిర పెడితే వెళ్ళిపోయింది సార్ లేదు సర్ గేట్ బయట పెట్టేసాను సార్

మా బైక్కి హ్యాండిల్ లాక్ వేయలేదు సార్ కాకపోతే కీ వెళ్ళిపోయింది బండి కూడా ఫైనాన్స్లో ఉంది సార్ ఫైనాన్స్ వాళ్ళు వస్తారేమో అని డౌట్

ఓకే సార్ ఏ టైంకి రావాలి సార్ ఏవన్నా డాక్యూమెంట్స్ తెమ్మంటారా సార్ అంటే ఎన్ఓసి రాలేదు సార్ ఇంకా అది చెప్పానుగా సార్ ఈఎమ్ఐలో ఉందని ఓకే సార్